నేను ఇప్పుడు పిటి ఉష గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను పిటి ఉష గారు గొప్ప రన్నర్ అండి చాలా బాగా పరిగెత్తుగలుగుతారు అది వారు అలా ఎంత ఫిట్టు గా ఉండారో తెలియదు కానీ అది అంత బాగా ఎలా పరిగెడుతున్నారో దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటో మనము తెలుసుకోవాలండి అలాంటి అద్భుతమైన క్రీడాకారిని మన ఈ స్పోర్ట్స్ ఈ క్రీడాకారుల్లో ఉండడము రన్నింగ్ లో ఎంతో గర్వకారణంగా మనము చెప్పుకోవచ్చు అండి పిటి ఉష గారు రన్నింగ్ లో చాలా కిలో మీటర్లు అండి ఎన్నో దగ్గర దగ్గర ఆమె వెయ్యి మీటర్లను కూడా చాలా సులువుగా పరిగెత్తగలుగుతుంది అండి విత్ ఇన్ సెకండ్స్ లో కాని నిమిషంలో కాని తను పరిగెడుతూ ఉంటుందండి మన పిటి ఉషా గారు అది అలా ఆమెకే సాధ్యమని మనము చెప్పుకోవచ్చు మీ పిటి ఉష గారు అందరికీ చాలా ఇన్స్పిరేషన్ గా రన్నింగ్ లో ఆమెను చూసి మా ప్రాంతంలో ఉన్న పాఠశాలలో కూడా ఆమె వీడియోస్ ఆమె పరిగెత్తే విధానంలో చూసి అవన్నీ మాకు మా పిటి సార్లు బాగా నేర్పించారు ఆమె నుండి మేము చాలా నేర్చుకోవాలి అనుకుంటున్నామని షీ ఈజ్ ద ఇన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆమె తీసుకుని ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా ఆమె లాగా ఎదగాలని మరీ కోరుకుంటున్నాం ఆమె లాగా అంటే మరి ఎందరో పిటి ఉషాలు మన భారతదేశానికి కావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను తెలియజేసే పిటి ఉషా గారి గురించి నేను తెలుసుకున్నది ఇంతేనండి నాకు తెలిసింది నేను మీతో పంచుకుంటున్నాను